ఆంధ్రప్రదేశ్లోని వార్తాపత్రికలు అనగా సాక్షి ఆంధ్రజ్యోతి ఇంకా చాలా రకాల వార్తాపత్రికలు ఎంతగానో దోహదపడుతున్నాయి ప్రాంతం యొక్క వైవిద్యాన్ని బట్టి అక్కడ వార్తలను ప్రతిబింబిస్తున్నాయి ఎక్కడ ఎలాంటి సన్నివేశాలు జరిగిన వార్త మాధ్యమాలు అనేవి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాయి ఎంతవరకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చేసేవి కానీ టీచర్లు చేసేవి కానీ ఏవైనా సరే చక్కగా న్యూస్ పేపర్లో పొందపరచడం అనేది జరుగుతుంది వార్తా మధ్యమాలు భాష అంటే భాష అనేక రకాల భాషలు వచ్చినాయి ఇప్పుడు ఇంగ్లీష్ పత్రికలు తెలుగు పత్రికలు అన్ని రకాల పత్రికలను అమలులోకి చేశారు ప్రతి భాష యొక్క వైవిద్యాన్ని ఈ ఈ వార్త మధ్యమాలు అనేవి ప్రతిబింబిస్తున్నాయి కులం బహుళ భాషలు లింగాలు కులమలింగ అనే అనేక కులాలు చేసే పనులు వ్యతిరేకతలు అన్నింటిని ఈ వార్తాపత్రికలు ప్రతిబింబిస్తున్నాయి బహుళ భాషలు ఇలా ఇంకా చాలా రకాలమైన భాషలని ప్రతిబింబిస్తున్నాయి వార్త పత్రికలు